భౌతిక పుస్తకాలు మరియు ఎలక్ట్రిక్ పుస్తకాలు రెండు చదువుతాను భౌతిక పుస్తకాలను ఉన్న కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని అవి పుస్తకపు బిల్లు లను తెప్పడం మరియు దాని వాసనను ఆస్వాదించడం వంటివి ఒక అనుభవాన్ని మరింత ఆనందించగలవు అవి మరింత సౌకర్యంగా ఉండవచ్చు ఒక భౌతిక పుస్తకాన్ని మీరు ఎక్కడికి వెళ్ళిన తీసుకెళ్ళవచ్చు మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు అవి మరింత స్థిరంగా ఉంటాయి ఒక ఎలక్ట్రిక్ పుస్తకం యొక్క డిస్క్ మరియు డిస్క్ తో భర్తీ చేయడం లేదా పుస్తకం దానిని పునరుద్దరించడం సులభం ఎలక్ట్రిక్ పుస్తకాలను కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఏమిటంటే అవి మరింత సౌకర్యమైన ఒక భౌతిక పుస్తకం కొనడం కంటే ఎలక్ట్రిక్ పుస్తకం కొనడం సాధారణంగా తక్కువ ఖర్చు అవుతుంది అవి మరింత మొబైల్ మీరు మీ పుస్తకాలను మీ ఫోన్ లో లేదా టాబ్లెట్ లో ఉంచుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడికైనా చదువుకోవచ్చు అవి మరింత సౌకర్యంవంతమైనవి